హలో నేను ఆన్లైన్లో ఒక హెడ్ ఫోన్ వైర్లెస్ హెడ్ ఫోన్ ఆర్డర్ చేశాను అది నాకు వెబ్సైట్లో చూసినప్పుడు బ్లూ కలర్లో ఉంది కానీ నేను ఆర్డర్ చేసినప్పుడు అది నాకు నలుపు రంగులో ఉన్నట్టనిపిస్తుంది నేను కస్టమర్ కేర్కి మెయిల్ చేసున్నాను నేను చేసిన ఆర్డర్ వైర్లెస్ హెడ్ ఫోన్ సరైనదా లేదా అని చెప్పండి నేను బ్లూ కలర్ వైర్లెస్ హెడ్ఫోన్ ఆర్డర్ చేశాను సరైనదైతే నాకు మెయిల్ పంపించండి సరైనదని ట్యాంక్యూ